మా ప్రాంతంలో దొరికే వార్తాపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మేము సాక్షికి సభ్యత్వం పొంది ఉన్నాము నాకు ఇష్టమైన కాలం ఏంటంటే స్పోర్ట్స్ కాలం స్పోర్ట్స్ కాలంలో క్రికెట్ గురించి నేను చాలా బాగా చూస్తాను అలాగే కబడీ గురించి వివరాలను వింటాను అలాగే మన ఇండియా నుంచి ఎంతమంది ఎన్ని పథకాలను పొందారో మన ఇండియాకి ఎంత గొప్ప పేరు తీసుకొని వచ్చారో అవన్నీ కూడా చూస్తు ఉంటాను అలాగే సినిమా పేపర్ కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందులో ఏ ఏ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అవన్నీ వస్తు ఉంటాయి అలాగే కొంతమంది ఆడవాళ్లు వాళ్ళు చేసిన గొప్ప పని గురించి అలాగే వాళ్ళ జీవితంలో వారు ఎదిగిన విధానం గురించి కూడా ఆ పేపర్లో రాయబడి ఉంటుంది దాన్ని చూసి మనము దాన్ని చదవడం వల్ల మనము ఎంతో ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంటి చిట్కాలు కూడా అందులో రాసి ఉంటాయి అవి నాకు చాలా బాగా నచ్చినటువంటి కాలం అలాగే మనకు తెలియని వంటకాలు కూడా అనేక రకాలైన స్వీట్లు కావచ్చు అలాగే స్నాక్స్ కావచ్చు అందులో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాసి ఉంటుంది మనం ఎప్పుడైనా ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు అవి చూసుకుంటు చేసుకొని తినడానికి ఆ కాలం చాలా ఉపయోగపడుతుంది అందుకని నాకు స్పోర్ట్స్ కాలం మరియు సినిమా కాలం నాకు చాలా ఇష్టం మా ఇంట్లో మేము సాక్షి పేపర్కి సభ్యత్వం పొంది ఉన్నాము